నేను నా బైక్ని చాలా చక్కగా చూసుకుంటాను ఎందుకంటే బైక్ ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మనము ఎటైనా వెళ్ళినప్పుడు బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ ఉండకుండా ఉంటుంది అప్పుడు మనకి అందుబాటలో ఉండేది కేవలం బైకు మాత్రమే అందుకనే నేను బైకుని చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకుంటాను అసలు బైకు నడప నడపుతుంటే కొన్ని కొన్ని సార్లుగా అలసటగా అనిపిస్తుంది కానీ మనము నచ్చిన పని ఇష్టంగా చేస్తే ఆ పని మనము ఎంత అలసట అయినా కూడా దానిని సర్దుకుపోతాము దారిలో ఒక్కొక్క సారి మనకి బైకు రిపేరు వస్తుంది అలా రిపేరు వచ్చినప్పుడు మనము ప్రేరణతో ఉంటాము ఇక్కడ మనకి కావాల్సింది అలసట ఉన్నా కూడా బైకుని ఎంతో ఇష్టంగా చక్కగా నడుపుతాము